నేను చదివిన పుస్తకంలో ఇద్దరు రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఆ ఇద్దరికీ పోటీ పెట్టిన తర్వాత తమ్ముడు గెలుస్తాడు ఆ తమ్ముడు గెలిచిన తర్వాత ఆ రాజ్యానికి తముడ్ని రాజు చేస్తారు ఆ తమ్ముడు రాజు అయ్యాడన్న కోపంలో ఆ అన్నయ్య తమ్ముడిపై కుట్ర చేసి చంపేస్తాడు ఆయన చనిపోయిన తర్వాత రాజ్యంలో ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడతాడు తర్వాత ఆ తమ్ముడు బిడ్డ తమ్ముడు బిడ్డ వచ్చి ఆ అన్నయ్యను చంపేసి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కాపాడతాడు